నాకు ఇష్టమైనవీ సాహిత్య శైలులు చాలా ఇష్టము పుస్తకాలు అనేవి కథలు సాహిత్య పరమైనవి చాలా విధంగా ఇష్టపడతాను అదేవిధంగా నేను ఒకే రకమైన పుస్తకాలను చదవగలిగితే దేవుడుకి సంబంధించిన పుస్తకాలను తరచుగా చదువుతాను దేవుడు కథలు అలాగే భగవద్గీత రామాయణం భారతం ఇటువంటి పుస్తకాలు అనేవి ఈ శైలులో ఉన్న పుస్తకాలన్నీ నాకు చాలా ఇష్టం దేవుడుకి సంబంధించినవి అన్నీ నేను చాలా ఇష్టపడి చదువుకుంటూ ఉంటాను ప్రతీరోజు నేను ఏదో ఒకటి చదువుతానే ఉం